తెలంగాణలో విద్యా వ్యవస్థ తెలంగాణలో అనేక ప్రాథమిక మాధ్యమిక పాఠశాలతో పాటు ఉన్నత విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి తెలంగాణ ప్రాంతీయ అధికార భాష తెలుగు రాష్ట్రంలో ఇతర భాష సమూహాలతో ఉర్దూ హిందీ మాట్లాడే వారు కూడా ఉన్నారు తెలంగాణలో విద్యా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల ద్వారా అందింపబడుతుంది తెలంగాణలో గ్రాడ్యుయేషన్ ముందు విద్యా విధానం వెల్త్ లేదా వివిధ విధానాలు ఉన్నాయి మొదటి తరగతి నుండి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తుంది అలాగే ఎస్ఎస్సీ అంటారు దీన్ని పదో తరగతి పరీక్షలను పబ్లిక్ పరీక్షను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ను నిర్వహిస్తుంది ఇది దీని తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అంటే ఇది రెండు సంవత్సరాల వ్యవధి కలిగి ఉంటుంది తెలంగాణలో ప్రస్తుత విద్యా విభాగం ఎలా ఉంది అంటే లెక్కల ప్రకారం రాష్ట్రంలో చాలామంది చదువుకునే వ్యక్తులు అరవై నాలుగు పాయింట్ నలభై ఆరు శాతం అక్షరాభ్యాసం నమోదు అయింది బట్ పురుషుల రేటు ఎక్కువగా ఉంది మహిళల రేటు చాలా తక్కువగా ఉంది ఇంటర్ ఇంటర్ కాలేజ్లో సెమినార్స్ ఇలా ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు తెలంగాణ విశ్వ వైద్యశాఖ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరు మంచిగా నేర్చుకోవాలి వారి యొక్క కాళ్ళ మీద నిలబడాలి అని చాలా మంది చూస్తున్నారు ఇప్పటి తెల తెలుగు విశ్వ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే సబితా ఇంద్రారెడ్డి ఇన్ని రోజులుగా ఉండేది తను చాలా రకాల విద్యను అభ్యసించి తను చాలా కీలకమైన సమాచారాన్ని విద్యాశాఖలకు అందించి గతంలో ఉన్న విద్యా విధానాలను కొన్నింటిని రూపుమా మార్చింది ఆమె భారత దేశంలో మొట్ట మొదటి మహిళ మహిళా విద్యాశాఖ మంత్రి కరోనా సమయంలో పిల్లలు చాలా చదువుకోలేకపోయారు వారికి వారి కోసం మళ్ళని ఆన్లైన్ క్లాసులని సంప్రదించింది ఇలా ఆన్ ఇంటర్ ఇంటర్ కాలేజ్లలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క సెమినారు వాళ్ళ యొక్క ల్యాబ్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతు ఉంటుంది తెలంగాణలో పాఠశాలలు పాఠశాలలలో అనేక ప్రభుత్వాలు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఇవి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణలో లేదా సెంట్రల్ బోర్డు కూడా ఉన్నాయి సెంట్రల్ బోర్డ్ అనగా సీబిఎస్సీ సిలబస్ ఐసిఎస్ఈ సిలబస్ ఐబి ఇలాంటివి మన తెలంగాణ విద్యా విధానాలలో ఉన్నాయి అనుబంధంగా అద్భుతమైన పాఠశాల వ్యవస్థను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో విద్యా ఉన్నతి శాతం ఐదవ స్థానంలో మన తెలంగాణ ఉండేది మైనారిటీ జనాభా పిల్లలకు ఉచిత చదువు నేర్పించి వారిని కూడా గొప్ప గొప్ప స్థానాలకు తీయాలని మన తెలంగాణ విశ్వవిద్యాలయాలు పాల్పడుతున్నాయి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఇంగ్లీష్ భాషను మన బ్రిటిష్ వారు ఇచ్చిన ఇంగ్లీష్ భాషను కూడా మనం గౌరవిస్తు మన ఇంగ్లీష్ను కూడా మనం నేర్చుకుంటున్నాం జవహర్లాల్ నెహ్రూ అలాంటి వాళ్ళు కూడా మన కొన్ని కొన్ని విద్యాసంస్థలు నిర్వహించారు జోగులాంబ మహిళా విశ్వవిద్యాలయాన్ని మహబూబ్నగర్లో జ నిర్వహించారు అలాగే కాకతీయ యూనివర్సిటీ వరంగల్ ఇలాంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని మన గొప్ప గొప్ప మహనీయుల వారి యొక్క పేర్ల మీదుగా విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి పాలమూరు యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ మన తెలంగాణాలో ఉన్నాయి మన తెలంగాణా విద్యా విధానం చాలా గొప్పది ఎందుకనగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇలాంటి వాటిని నేర్పిస్తు ప్రతి ఒక్కరిని గొప్ప స్థానాలకు చేర్చడానికి సహాయపడుతుంది ఈ మన తెలుగు విశ్ విద్యా వ్యవస్థ విధానాలు చాలా మారాయి అలాగే ఫీజులు కూడా పెరిగాయి ఈ ఫీజులు తనాన్ని కొంచెం తగ్గిస్తే ఇంకా మన తెలంగాణ యొక్క విద్యా విధానం పెరుగుతు ఉంటుంది